హలో అవును ఎక్కడండి అవును ఎప్పుడు మిస్ అయ్యింది సార్ టైమింగు ఏ కలర్ బైకు ఆర్సీ ఉందా లైసెన్స్ ఏదన్న ఐడెంటిఫయింగ్ ఉందా బైక్లో హెల్మెట్ ఉందా అండి బైక్ నంబర్ గుర్తుందా ఎక్కడ ఎక్కడ మిస్ అయ్యిందని చెప్పారు కేఫ్ గ్యారేజ్ ఓకే ఆ కేఫ్ దగ్గిర ఏదన్న సీసీ కెమెరాస్ ఫుటేజ్ మీరు కలెక్ట్ చేయగలరా ఓకే సార్ మీ ఆర్సీ బుక్కు ఎక్కడుందన్నారు బైక్లోనే ఉందా ఇంట్లో ఉందన్నారా సరే సార్ మీ దగ్గరున్న బైక్ డాక్యుమెంట్స్ ఆర్ బైక్ పిక్చర్స్ ఏమన్నా ఉంటే స్టేషన్కి వచ్చి స్టేషన్కి రండి కంప్లయింట్ చేస్తాను అండ్ మీరిక్కడా కేఫ్కి రావాల్సి ఉంటుంది మీ బైక్ ఎక్కడయితే పోయిందో ఆ కేఫ్కి మీరు కూడా రావాల్సి ఉంటుంది ఓకే సార్